హలో నమస్కారం అండి రాజేష్ వాళ్ళ పేరెంట్స్ యేన అండి మాట్లాడేది రాజేష్ వాళ్ళ పేరెంట్స్ యేన అండి మాట్లాడేది అదీ నేను రాజేష్ వాళ్ళ స్కూల్ టీచర్ మాట్లాడాడుతున్నాను అండి అది మీవోడు పొద్దుట ఏమైనా నీరసంగా ఉన్నాడా అండి అది కొంచెం ఫీవర్ వచ్చి వామిటింగ్స్ గట్రా చేసుకున్నాడు మీవోడు ఒంట్లో బాగా చిక్కిపోతున్నాడు ఇప్పుడు రెస్ట్ తీసుకోమని అక్కడ రెస్ట్ రూమ్లో పడుకోబెట్టాం అండి ఇందాకా భోంచేసెటప్పుడు అదే కొంచెం వామిటింగ్స్ గట్రా చేసుకున్నాడు ఏంటా అని చూస్తే ఒళ్ళు కూడా చాలా కాలుతుంది అదే మీరు వస్తారనే ఫోన్ చేశామండి కొంచెం వచ్చేటప్పుడు కొంచెం అదే మీరు ఖాళీగా ఉంటే వచ్చి తీసుకువెళ్తారు అని చేశాం అంటే అస్సలు బాలేదు లేకపోతే మేమే ఉంచుకుందుము కానీ బాగా ఫీవర్ గా ఉందండి మీరు వచ్చేటప్పుడు వీలు అయితే డాక్టర్ దగ్గర అప్పోయింట్మెంట్ తీసుకొని వచ్చేయండి అలాగా వెళ్ళి చూపించుకుని వద్దరు అంటే ఏమి లేదండి బాగా నీరసంగా ఉంది కదా మీరు మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి వెయిట్ చేయించడం ఎందుకు అని అప్పోయింట్మెంట్ తీసేసుకుని వస్తే బెట్టర్ కదా టైము కలిసి వస్తుంది అప్పటి దాకా మేము చూసుకుంటాము సరే అండి వచ్చేటప్పుడు వాచ్మ్యాన్ దగ్గర పెడతాము మీరు ఒకసారి వచ్చి ఫోన్ చెయ్యండి అంటే మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా వస్తారో లేకుంటే మీరే వస్తారో ఒకసారి చెప్పి అక్కడ తీసుకునే వెళ్ళాలి వచ్చినాక ఫోన్ చెయ్యండి అంటే వాచ్మ్యాన్కి కన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మళ్ళీ ఎవరికి పడితే వాళ్ళకి మేము పంపము అందుకని మీరు వచ్చినప్పుడు ఒకసారి ఫోన్ చేస్తే నేను ఇక్కడ నుంచి వాచ్మ్యాన్కి ఫోన్ చేస్తాను అప్పుడు పంపుతారు వాళ్ళు సరేనండి వచ్చి కొంచెం తీసుకుని వెళ్ళండి